మీకు ఇష్టమైన ఆటలు ఏవి అంటే స్థానిక క్రీడలు ఎందుకిష్టం మీరు ఆడడానికి ఇష్టపడతారా లేదా చూడడానికి ఇష్టపడతారా అంటే ఆ నాకు ఇష్టమైన ఆటలు అంటే ఇంట్లో ఉండి క్యారమ్స్ ఆడుకోవడం చేస్ ఆడడము మరి ఏమో నండి లూడో ఆడడము ఫోన్లో ఎక్కువ శబ్దము పిల్లలు ఇవి వీడియో గేమ్స్ ఆడడం ఇట్లా చూ ఇట్లా చేస్థూ ఉంటారండీ మళ్ళీ అష్టచమ్మ ఆడుకోవడం ఇంట్లో అందరం కలిసి కూర్చొని ఇట్లా చేసుకుంటూ ఉంటామండీ నేను ఎక్కువ ఆడతానండి అంటే నాకు ఆడడానికి ఇష్టపడతాను నేను క్యారమ్స్ ఆడడం అంటే నాకు చాలా ఇష్టము షటిల్ ఆడ్డము మళ్ళీ మళ్ళీ ఇంకేంటంటే రింగ్ ఆడడుము రింగ్ రింగ్తో పాటూ ఆట ఆడడం ఇట్లాంటివంటి ఇష్టపడతాను ఇంకా పిక్నిక్కి బయటికి వెళ్ళినప్పుడు మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి కండ్లకు గంతులు కట్టుకొని ఆయే ఈవెనింగ్ టైంలో పోయేటప్పుడు ఎప్పుడైనా పిక్నిక్ వెళ్ళినప్పుడు అట్లాంటప్పుడు ఆ పిక్నిక్ ఎట్లా అంటే ఎంజాయ్ చేయడానికి అని కళ్ళకి గంతులు కట్టుకొని దాగుడుమూతలు ఆడ్డము లేకుంటే ఇంకా కరెంట్ షాక్ అని ముట్టించుకునని అట్లాంటివి అంటే అట్లాంటివి ఆటలు ఆడుకుంటామండి బయటికి వెళ్ళినప్పుడు ఇంకా ఇంట్లో కోకో ఆడడము కబడ్డీ ఆడడము ఇట్లాంటివి అయితే ఆడుకుంటాము ఇంట్లో ఉండే అయితే ఎ క్యారమ్స్ ఎక్కువ యూస్ చేస్తాము అండి మళ్ళీ క్యారమ్స్ చెస్ ఇవే ఎక్కువ ఆడుకుంటాము ఈవినింగ్ టైంలో బయట చూసి స్నా షటిల్ షటిల్ ఆడుతాము పిల్లలు కూడా నేను చెస్ ఎక్కువ ఆడటం నేర్పిస్తానండి ఎందుకంటే నాలెడ్జ్ పెరుగుతుందండి అంటే ఏది ఎట్లా పోతే ఎట్లా విన్ అవుతాం అన్నది తెలుస్తుంది అని చెప్పేసి నేను అది చేస్తను నేను ఆడడానికి ఇష్టపడతాను చూడడానికి కూడా ఇష్టం అనిపిస్తుందండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా ఆడుతుంటే నాకు రన్నింగ్ కామెంట్రీ చెప్పడం అంటే చాలా ఇష్టం అండ్ అంటే వాళ్ళు బ్యాట్ వేశారు వీళ్ళు ఇట్లా అని మనకి కామెంట్రీ చెప్తారు కదా క్రికెట్ ఆడుతున్నప్పుడు వీళ్ళు ఇన్ని వికెట్లకి అవుట్ అయ్యారు వీళ్ళు ఇన్ని వికెట్లకి అవుట్ అయ్యారు అని చెప్పేసి చెప్తూ ఉంటారుగా అట్ల నాకు కూడా చెప్పడం అంటే ఇష్టం అన్నమాట అట్ల నేను మాక అంటే అట్లా మాట్లాడటం నాకు చాలా ఇష్టం మా ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు ఆడుతున్నప్పుడు నేను అట్లా రన్నింగ్ కామెంట్రీ చేస్తుంటే వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ ఆడుకుంటూ ఉంటాము అండీ అట్లా